ఈ మధ్యకాలంలో సాంకేతికత చాలా వరకు మెరుగు చెందడము ఇంటర్నెట్ సర్వీస్ రావడము ఇట్లాంటివి చాలా వరకు పెరిగినాయి అండి ఈ పెరిగిన అభివృద్ధితో మనకు ఎంత అయితే లాభం ఉందో అట్ ద సేమ్ టైం నష్టాలు కూడా ఉన్నాయి అండి దానివల్ల మన పిల్లలకి మన మాతృబాష అయిన తెలుగును ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఇప్పటి కాలంలోని పిల్లలకి అది అస్సలే తెలియడం లేదు ఏంటంటే తెలుగు మనకు స్కూల్స్లోనే తెలుగు సబ్జెక్టు అనేది లేకుండా తీసేసారు ఈ సాంకేతిక అభివృద్ధి వల్ల మాతృ భాష తెలుగు కావడం వల్ల మనం మన పిల్లలం ఇంట్లో మాట్లాడుతున్నాం కానీ రాత పూర్వకంగా చూస్తే వాళ్ళకు ఏమి రావా రాయడానికి రావడం లేదు అలా కాకుండా కొంతవరకైనా పిల్లలకు తెలుగు తెలుగు భాషా అభివృద్ధి చేయడం చాలా వరకు మంచిది ఈ మధ్యకాలంలో అయితే పిల్లలకు తెలుగు అనే విషయం తెలియకుండా పోతుంది